మా కుటుంబము నాకు ఇద్దరు ముగ్గురు పిల్ కొడుకులు నాకు ముగ్గురు కొడుకులు నాకు భర్త లేడు మా అమ్మ మా నాన్న మా అమ్మ ఉన్నారు నా భర్త చనిపోయిండు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి మా అత్త మామ ఉన్నారు నా కొడుకులు చదువుకుంటున్నారు చదివిస్తున్నాను పెద్దాయన డిగ్రీ నడిపాయన బి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుండు చిన్నాయన ఫస్ట్ ఇయర్ ఎమ్ఎల్టీ తీ తీసుకున్నాడు మా మామకు కండ్లు లేవు మాది పేద కుటుంబము మూడె రెండెకరాలు ఉన్నది మాకు మేమా రెండెకరాలు చేసుకుంటాము ఇంకా రాళ్ళు అవి ఉన్నాయి ఇంకా కానీ అవి సాగు చేయలేదు సాగు చేయలేదు మా మా అత్త వ్యవసాయం చేస్తుంది నేను కూడా వ్యవసాయం చేస్తాను మా అమ్మ నాన్న మా నాన్న మేస్త్రి పని చేస్తాడు మా అమ్మ ఇంటికాడుంటుంది పొలం పనులకు వాటికి వెళ్తూ ఉంటుంది మా తమ్ముడు పెద్ద తమ్ముడు జాబ్ చేస్తాడు సూపర్ మార్కెట్లో చెల్లి కూడా చదువుకుంటుంది ఇప్పుడు చిన్న తమ్ముడు కూడా చదువుతున్నాడు స్నేహితులు నాకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఒక ఆమె పేరు ఒక ఆమె పేరు పావని ఇంకొక ఆమె పేరు రజిత ఇక ఇంకొక ఆమె పేరు సునీత ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు నేను నైన్త్ క్లాస్ చదువుకున్నాను ఇప్పుడు ఎవరు స్నేహితులు లే లేరు ఇప్పుడైతే ప్రస్తుతం ఇక దూరం పెళ్ళిళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి అందరూ దూరంగా ఉంటారు సిటీలల్లో అక్కడక్కడ ఉంటారు వాళ్ళు నేను ఇంటికాడ నా ఇంటి పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ నా పిల్లల్ని చదివించుకుంటున్నాను మాది చాలా చిన్న కుటుంబము